నేను ఈ చీరను చాలా ఇష్టపడుతున్నాను ఇది చాలా అందంగా ఉంది మరియు చాలా సౌకర్యంవంతంగా ఉంటుంది నేను దీన్ని చాలా సందర్భాలలో ధరించగలను మరియు ఇది నాకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుంది నేను ఈ చీరను ధరించినప్పుడు నేను చాలా నమ్మకంగా మరియు అందంగా అనుభూతి చెందుతాను ఇది నా వారసత్వం యొక ఒక గుర్తింపు కూడా మరియు నేను దీనిని ధరించడం గర్వంగా ఉంది నేను ఈ చీరను మొదటి సారి చూసినపుడు నేను దానిపై ప్రేమలో పడ్డాను ఇది చాలా అందమైనది మరియు నాకు తెలిసినంత వరకు ఇది చాలా అరుదైన రకమైన చీర ఇది ఒక అంద అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది మరియు రంగు చాలా అందంగా ఉంది చీర యొక్క ముగింపు కూడా చాలా అందంగా ఉంది మరియు నేను దానిని చాలా ఇష్టపడుతున్నాను నేను ఈ చీరను ధరించినప్పుడు నేను చాలా నమ్మకంగా మరియు అందంగా అనుభూతి చెందుతాను ఇది నాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు నేను దీనిని ఎక్కడికి వెళ్ళినా ధరించగలను నేను ఈ చీరను ధరించినప్పుడు నేను భారతీయ సంస్కృతి యొక్క ఒక భాగం అనిపిస్తుంది మరియు నేను దానిని ధరించడం గర్వంగా ఉంది నేను ఈ చీరను చాలా సందర్భాలలో ధరించాను మరియు ఇది ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుంది నేను దాని దానిని ఒక ఫార్మల్ ఈవెంట్ ఒక చిన్న కార్యక్రమం లేదా కేవలం ఒక రోజు బయటకి వెళ్ళినప్పుడు ధరించగలను ఇది ఏ సందర్భంలోనైనా అద్భుతంగా కనిపిస్తుంది నేను ఈ చీరను ధరించినప్పుడు నేను ఎల్లప్పుడు చాలా మెచ్చుకుంటాను నా కుటుంబం మరియు స్నేహితులు కూడా దీనిని చాలా ఇష్టపడతారు నేను ఈ చీరను ధరించినప్పుడు నేను చాలా గర్వపడతాను మరియు నేను చాలా అందంగా అనిపిస్తాను